మ్యాడమ్ మీరూ ఏసీ రిపేరింగ్ చేసేవాళ్ళా మా ఇంట్లో ఏసీ రిపేర్కి ఉంది అండి మరీ ఏమైందో ఏమో సడన్గా ఆగిపోయింది అండి మొన్నా టూ డేస్ నుంచీ అది వర్క్ చేయ చేస్తే సరిగ్గా పని చేస్తేలేదు అదీ అది మొత్తం ఐతే ఎందుకు ఆగిపోయిందో ఏమో ఫ్రిజ్జూ అలాగే ఆగిపోయింది ఫ్రీ టీవీ అలాగే ఇక అవి మొత్తం అలాగే మొత్తం ఆఫ్ అయిపోయినాయి అండి

చేసినాము అండి అయినా కానీ కూడా అది వస్తలేదూ ఏసీ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అండి రిపేరింగ్ మా ఇంట్లో చేసేవి అంటే ఫ్రిజ్జు కూడానూ సడన్గా ఆగిపోతుంది అది డోరు ఓపెన్ చేసినప్పుడూ ఆ లైట్ లోపల లైటింగ్ వస్తుంది ఒక్కోసారి ఒక్కోసారి వస్తలేదూ పిల్లలు ఊరికే పోతుంటారు కదండీ వీళ్ళే ఫ్రిజ్జు ఓపెన్ చేయడానికి అట్లాని చెప్పి కొంచెం ఇది అయినట్టు ఉన్నదా అందుకే మీకు ఫోన్ చేసినా అండీ మేమూ శ్రీరామ్ కాలనీ జల్లిపల్లీ అండీ

సార్ సరే సరే అండీ ఇప్పుడు ఓకే ఇప్పుడూ ఏం ఊరు అండి మీరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరూ టైం పడుతుందా రానీకీ లేదండీ ఈవినింగ్ వరకు అంటే కుదరదు కానీ ఒక హాఫ్ అండ్ అవర్లో చూస్తారేమో చూడా కుదురుతుందేమో చూడండీ

కొంచెం జల్ది వచ్చేటట్టు చూడండి ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉన్నారూ అందరికీ ఏసీ కావాలంటా అందుకోసమనీ ఫ్రిజ్జులో కూడా అవీ ఇవీ పెట్టుకుంటాంగా చాలా ఖరాబ్ అయిపోతున్నాయి అండి ఫ్రిజ్జులో ఏమైనా కూరగాయలు పెట్టుకుంటే అవి టూ డేస్కే ఇట్లా మాడిపోయినట్టు అనిపిస్తున్న అనిపిస్తున్నాయి అండి అందుకోసమనీ మీకు ఫోన్ చేయుచున్నాను మీ క్రింద చేసే పనివాళ్ళను కూడా ఒకసారి రమ్మని చెప్పండి అంటే మీకు వీలు కాకపోతే వాళ్ళకన్నా చెప్పండి మ్యాడమ్

సరే సరే మంచిది అండి థ్యాంక్స్